మన మన తెలుగు భాషకు చాలా ప్రాముఖ్యత ఉన్నదన్న సంగతి మనము తెలుసుకోవాలి తెలుగువారమైన మనము ఖచ్చితముగా తెలుసుకోవాలి ఎందుకంటే తెలుగు మన మాతృభాష కాబట్టి చాలా మందికి ఈ విషయం ఇప్పటివరకు తెలిసి ఉండకపోవచ్చు అది ఏమిటంటే ప్రపంచ ఉత్తమ లిపిలో మొదటి ఉత్తమ లిపి కొరియాది నిలవగా రెండు ఉత్తమ లిపిలుగా మనం తెలుగు లిపిని నిలు నిలపడం మన తెలుగువారందరము గర్వించదగ్గ విషయం ఇంతటి ప్రాధాన్యమున్న మన తెలుగు భాషని మనము మనము వదిలి పరాయి భాషను భావవ్యక్తీకరణకు వినియోగించడం చూస్తుంటే నాకు ఒక్కొక్కసారి బాధేస్తుంటుంది సందర్భానుసారం పొరుగు భాష ఉపయోగించడంలో అర్థముంది కానీ ఆసందర్భాల్లో కూడా తెలుగు భాషను కాదని ఇతర భాషను భావవ్యక్తీకరణకు ఉపయోగించడం సరైనది కాదు అన్నీ భాషలను నేర్చుకోవాలి కానీ మన తల్లి భాషను మరవకూడదు తెలుగువారమైన మనము మనం తెలుగుని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే అన్నసంగతి అందరూ గుర్తుంచుకోవాలి మాన భాష గురించి ప్రస్తావిస్తూ పోతన లెక్కలెన్నో వ్యాసాలు వ్రాసి వ్రాయాల్సిన వ్యాసాలు వ్రాయాలనిపిస్తుందేమో